యూట్యూబ్లో నాకు నచ్చినటువంటి ఛానల్స్ అభిరుచులు అభిరుచులు అయినటువంటి ఈ ఛానల్స్ కార్యక్రమం చాలా ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమం ఈ అభిరుచులు ఛానల్స్ పెట్టుకున్నప్పుడు రకరకాలుగా వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా తెలుసో వాళ్ళు నేర్చుకునేటువంటివి ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు ఆ ఛానల్స్ ద్వారా మంచిగా ఆ యొక్క ఛానల్స్ ద్వారా తెలియనటువంటి విషయాలను ఆ అభిరుచిల ఛానల్స్ ద్వారా నేను నేర్చుకోవడం కూడా జరిగింది అభిరుచుల ఛానల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గాను చూడడానికి చాలా అందంగాను వాళ్ళు ఏ ఏ విధంగా అంటే జ్యూసులు కానీ నెక్స్ట్ వంటకాలు గానీ పచ్చడిలు కానీ రకరకాలుగా వెరైటీగా చేసి మరి చూపిస్తూ ఉంటారు వాటర్మిలన్తో ఏ విధంగా జ్యూస్ చేసుకోవాలి నెక్స్ట్ తెలియనటువంటి నెక్స్ట్ మ్యాంగోలు పచ్చడి ఒకసారి చేశారు అభిరుచిలో ఇట్లా రకరకాల వంటలు అవి చూస్తానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా చేస్తా ఉంటారు యూట్యూబ్లో ఆ ఛానల్లు ఇష్టమైన నా యొక్క ఛానల్ నేను మా టీవీలో నేను చూస్తూ ఉంటాను ఆ కార్యక్రమం ఆ ఛానల్స్ పెట్టుకొని నేను చాలాసార్లు పెట్టుకొని చూస్తూ అందులో నేను తెలియనవి కూడా నేర్చుకొని ట్రై చేస్తూ మంచిగా నా యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకుంటూ మంచిగా దాన్ని చూస్తూ తెలియనివి నేర్చుకొని ఇతరులకు కూడా చెప్పి ఆ ఛానల్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వంటకాలు కావచ్చు అభిరుచులు నేర్చుకోవడానికి సహాయం చేస్తూ వచ్చేది దోహదపడుతూ వచ్చేది కాబట్టి నేను టీవీ ఛానల్ ఎక్కువగా అభిరుచుల ఛానల్స్ ఎక్కువగా ఇష్టపడుతూ దాన్ని నేర్చుకోవడం జరుగుతూ వచ్చి కాబట్టి ఈ ఛానల్ నాకు చాలా ఇష్టం